నా రాష్ట్రం చుట్టూ పక్కల ఉన్న నగరాలు నా ప్రాంతాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసాయి నగరాల నుంచి వచ్చే ఆర్ధిక అవ అవకాశాలు విద్య మరియు షేవలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఇది గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిని ప్రోత్సాహించింది అదే విధంగా గ్రామీణ ప్రజలు నగరాలకు వలస వెళ్ళడానికి కూడా దారి తీస్తుంది అది ఏ విధంగా అంటే ఇంతకు ముందు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే కొన్ని పుస్తకాలు వస్తువులు ఇప్పుడు గ్రామాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇందులో టెలివిజన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఈ వస్తువులు గ్రామీణ ప్రజలకు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి మరింత కొత్త అవకాశాలను అందుకోవడానికి సహాయపడ్డాయి గ్రామీణ ప్రాంతాలు ప్రజలు నగరానికి వెళ్ళడానికి కారణాలు ఏమనగా ఆర్ధిక అవ అవకాశాలు విద్య సేవలు జీవనశైలి ఈ అనేక రకాలుగా ప్రజలు నగరానికి వెళ్ళడానికి కారణాలు అయ్యాయి